నా వాషింగ్ మెషిన్ ఈ మధ్య సరిగా పనిచయడం లేదు బట్టలు ఉతకడానికి వేసినప్పుడు నీటితో నిండడానికి చాలా ఎక్కువగా సమయం తీసుకుంటుంది ఇంతకు ముందుకు ఎప్పుడు ఇలా జరగలేదు మామూలుగా అయితే చాలా త్వరగా నిండిపోయేది ఇప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా నీరు వస్తుంది దీనివల్ల నా పనులు చాలా ఆలస్యం అవుతున్నాయి ఒకసారి బట్టలు ఉతకడానికి మొదలు పెడితే చాలా గంటలు పడుతుంది నాకు అనుమానంగా ఉంది వాషింగ్ మెషిన్లోకి నీటిని పంపే ఇన్వెర్ట్ వాల్వ్లో ఏదో సమస్య ఉండవచ్చు అని బహుషా అని పూర్తి తెరుచుకోవడంలో లేదా అందులో ఏదైనా అడ్డుపడి ఉండవచ్చు ఇంకో అనుమానం ఏమిటి అంటే మా ఇంటి వచ్చే నీటి సరఫరా ఒత్తిడి తగ్గిపోయిందేమో అని ఎందుకుంటే ఒక వాషింగ్ మెషిన్కే కాదు వేరే పనులు కోసం కూడా నీరు కొంచెం తక్కువగా వస్తున్నట్లు అనిపిస్తుంది ఈ సమస్య వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు చాలా బట్టలు ఉతకాల్సి ఉంటుంది సమయానికి పనులు పూర్తి కాకపోతే చాలా చిరాకుగా ఉంది ప్రతిసారి వాషింగ్ మెషిన్ దగ్గర కూర్చొని అది నిండే వరకు ఉండాల్సి వస్తుంది ఇది చాలా సమయం వృధా చేస్తున్నాను ఎలాగైనా ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని ఉంది ఒకవేళ నిజంగానే వాషింగ్ మెషిన్ యొక్క ఇన్వెర్ట్ వాల్వ్ ఏదైనా సమస్య ఉంటే దాన్ని ఎలా సరి చేయాలో నాకు తెలుపగలరు నేను స్వయంగా దాన్ని బాగు చేయడానికి లేదా ఎవరిని సహాయం చేసుకోవాల్సి వస్తుందని ఒకవేళ ప్లంబర్ను పిలవాల్సి వస్తే ఎవరైనా సంప్రదించుకోవచ్చని కొంచెం సూచించగలరా మీ సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది లేదా ఒకవేళ ఇదు నీటి సరఫరాలో ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల జరుగుతుందంటే దానికోసం నేను ఎవరైనా ఫిర్యాదు చేయాలో లేదా ఏమీ చేయాలో కూడా చెప్పగలరా ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు నాకు ఏదైనా సహాయం చేయగలిగితే చాలా బాగుంటుంది మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటాను